నాకు అన్నిటికంటే ఎక్కువ ఇష్టమైన శైలి సంగీతం భక్తి గీతాలు మా కోనసీమ ప్రజలు చాలా భక్తి శ్రద్ధ గలవారు మరియు వారు భక్తి గీతాలు చాలా ఆనందంగా పాడుతారు నాకు కూడా భక్తి గీతాలు పాడటం చాలా ఇష్టం ఎందుకంటే ఇవి నాకు ఒక ప్రశాంతత మరియు ఆనందాన్ని కలిగిస్తాయి కోనసీమ భక్తి గీతాలు చాలా శక్తివంతమైనవి మరియు అర్థవంతమైనవి అవి దేవుని మరియు మానవుల మధ్య సంబంధాన్ని గురించి తెలియజేస్తాయి అవి భక్తులకు శక్తిని మరియు ప్రేరణను ఇస్తాయి భక్తి గీతాల్లో కొన్ని నాకు ఇష్టమైనవి క్రైస్తవ భక్తి గీతాలు ఈ గీతాలను పాడటం ద్వారా నేను నా భక్తుని అనుభవించగలను మరియు వారి సంస్కృతిని తెలుసుకోగలను కోనసీమ భక్తి గీతాలను పాడడం ద్వారా నేను నా సొంత భక్తుని కూడా పెంచుకోగలను అవి నాకు ఒక మార్గాన్ని అందిస్తాయి దేవునితో సంబంధం దగ్గర అవ్వడానికి మరియు నా జీవితానికి అర్థాన్ని కనుక్కోవడానికి